నేను పోయిన వారం ఆర్డర్ చేసిన బుక్ పేరు తెనాలి రామకృష్ణ కథలు ఈ బుక్లో చాలా మంచి నీతి కథలు మరియు ఎంతో మంచి జోక్సు ఇంకా అన్నీ చాలా బాగున్నాయి ఈ బుక్ నాకు చాలా బాగా నచ్చింది ఈ బుక్లో నేనెంతో చదివాను పోయిన వారం నుండి ఈ వారం వరకు ఈ బుక్ని పూర్తిగా కంప్లీట్ చేశాను ఈ బుక్లో నాకు చాలా మంచి అంశాలు దొరికాయి ఈ బుక్స్లో నాకు చాలా మంచి నీతి కథలు కూడా దొరికాయి ఈ బుక్ నాకు చాలా బాగా నచ్చింది అందుకోసం నేను ఈ బుక్కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను చెప్పడం మరచిపోయా ఈ బుక్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను నేను బెస్ట్ జోక్స్ ఆఫ్ బెస్ట్ జోక్స్ బుక్స్ అని సెర్చ్ చేసి ఈ బుక్ నాకు ఫస్ట్ పేజ్లో కనిపిచ్చింది మెయిన్లీ నాకు ఈ బుక్ ఎందుకు నచ్చిందంటే ఈ బుక్లో చాలా మంచి క్వాలిటీ పిక్చర్స్ అవి త్రీ డీ టైప్లో ఉన్నాయి ఇంకా అవి ఆయిల్ పెయింటెడ్ ప్రీ ఆయిల్ పెయింటెడ్ పోస్టెస్ అవి నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఈ ఈ బుక్లో చాలా మెయిన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ని చాలా బాగా హైలెట్ చేసారు అవి మెయిన్లీ బోల్డ్ లెటర్స్తో రాసి ఉంచారు ఇంకా జోక్స్ని కూడా అలాగే రాసారు అందుకోసం నాకు ఈ బుక్ చాలా బాగా నచ్చింది ఇందులో నాకు ముఖ్యంగా నచ్చిన కథేంటంటే నలుగురు స్నేహితులు కలిసి ఒకసారి ఒక దగ్గరికి దొంగతనం చేయాలని వెళ్తారు అప్పుడు అక్కడ ఒక స్నేహితుడు మర్చిపోయి వాళ్ళ ఓనర్ తలుపు కొడతాడు అప్పుడు వాళ్ళందరు లేసి వీళ్ళను పట్టుకుంటారు అదే సమయంలో వీళ్ళందరిని వా ఆ ఓనర్ వాళ్ళ కొడుకు రక్షించుతాడు అందుకోసం నాకు ఈ బుక్ చాలా బాగా నచ్చింది ఇంకా ఇవే కాకుండా ఇందులో చాలా మంచి కథలున్నాయి ఒక అంశంలో నలుగురు స్నేహితులు కలిసి చెరువు దగ్గరికి ఈత కొట్టడానికి వెళ్తారు అక్కడ ఒక స్నేహితుడికి ఈతరాదు అందువల్ల అతను చనిపోతాడు అతని పేరు అక్షిత్ మిగతా ముగ్గురు మనోజ్ సాయిక్రిష్ణ ఇంకా లేఖనాదిత్య వీళ్ళ ముగ్గురు కలిసి ఎంతో మంచి స్నేహితులు కానీ ఆ ఒక్క స్నేహితుడు అతన్ని కాపాడలేకపోయాడు అందుకోసం ఈ కథ కథలో నీతి ఏముందనంటే మనకీ తెలియని పనులు చేయకూడదు అందుకోసం ఈ బుక్సలో చాలా మంచి కథలున్నవి ఇంకా ఇలాంటివి మరిన్ని కథలు ఈ బుక్ రాసిన రచయిత క్లిష్టంగా చిత్రీకరించాడు మరియు మంచి మంచి బొమ్మలు ఇంకా మంచి మంచి లెటర్స్తో ఈ బుక్ చాలా బాగుంది అందుకోసం నేను ఈ బుక్కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను మెయిన్లీ అమెజాన్కి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను అడిగిన టైంకి అడిగిన బుక్ని తొందరగా డెలివరీ చేసారు ముందుగా నేను ఇతర కంపెనీస్ నుంచి ఇతర యాప్స్ నుంచి ఆర్డర్ చేశాను బట్ నేను చేసిన ఆర్డర్ కరక్ట్గా ఎప్పుడు రాలేదు మొదటిసారి నేను అమెజాన్ నుంచి ట్రై చేశాను అమెజాన్ వారు నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచి ఆర్ద్ నేనడిగిన బుక్ని అడిగిన టైంకి డెలివరీ చేసారు అందుకోసం నేను అమెజాన్ వారికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను నా దగ్గరకొచ్చిన డెలివరీ బాయ్ అతను కూడా నన్నెంతో బాగా రిసీవ్ చేసుకున్నాడు అతను నాకు మంచి రెస్పెక్టబుల్తో మాట్లాడాడు ముందుగా నేను చేసిన వాళ్ళెవరూ నాతో అలా మాట్లాడలేదు వాళ్ళేదో నానేదో తప్పుచేసినట్టు నేనేదో వాళ్ళదగ్గరికి వెళ్ళినట్టు అలా మాట్లాడారు అందుకోసం నేను వీళ్ళకైతే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను